సంక్రాంతి పండుగ మా వైపు సంక్రాంతి పండగ వచ్చిందంటే ఊరినుండి అందరూ చుట్టాలు భలే వస్తారు అందరూ సరదాగా ఒకే ఇంట్లో ఉంటాము అందరం చలాకిగా తోటకి వెళ్ళి ఆడుకుంటాము ఫస్ట్ రోజు వచ్చేసి భోగి పండుగ భోగి పండుగ మాత్రం చాలా అద్భుతంగా చేస్తాము భోగి పండుగ రోజు భోగి పళ్ళు పోసుకుంటాము కొత్త బట్టలు వేసుకొని ఒంటికి నలుగు పెట్టుకుని స్నానాలు చేస్తాము తెల్లవారి జామునే వంటలు వండుకొని అందరం ఒకసారి కలిసి కూర్చొని ఆనందంగా తింటాము తరువాత వచ్చేసి సంక్రాంతి పండుగా సంక్రాంతి పండుగా రోజు మాత్రం మూలాన బట్టలు పెడతాము మా తాతయ్యలు ముత్తాతలు అమ్మమ్మలు తాతయ్యలు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఫోటోలు పెట్టుకుని వాళ్ళతో వాళ్ళకి దీపం పెట్టి వాళ్లకి నైవేద్యాలు పెట్టుకుంటాము మూడవ రోజు వచ్చేసి కనుమ పండుగ కనుమ పండుగ నాడు కోళ్ళును వేసుకుంటాము మేకలను వేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టి మేము పూజిస్తాము అందరం సరదాగా ఈ మూడు రోజులు చాలా బాగా ఎంజాయ్ చేస్తాము చేసిన తర్వాత ముక్కనుమ నాడు మళ్లీ గుళ్లకు వెళ్లి బాగా దండం పెట్టుకుంటాము అందరం సరదాగా ఉంటాము సరదాగా ఉండి చాలా ఆనందంగా టైం స్పెండ్ చేస్తాము